ఇరవై ఐదువ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు పన్నెండువ తేదీ రెండో నెల రెండు వేల ఐదు ఐదో తేదీ మూడో నెల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఒకటో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదో తేదీ పదో నెల రెండు వేల పన్నెండు